అయితే ఈ ల్యాంపులో నాకు నచ్చని అంశాలు కూడా కొన్ని చెప్పదలుచుకున్నాను మొదటగా దీని బ్రైట్నెస్ అంత సరిగా ఉండదు అంటే ఛార్జింగ్ ఎక్కువ ఉంటే ఒకటో లెవెల్లోనే మూడో లెవెల్ అంత వెలుతురు ఇస్తుంది కాని ఛార్జింగ్ తక్కువ అయినప్పుడు మూడో లెవెల్లో కూడా ఒకటో లెవెల్ అంత లైట్ ఇవ్వదు రెండవది దీని ఛార్జింగ్ సి టైపు కాకపోవడం అంత బాగా ఉండదు తరువాత గూస్ నెక్ తాలూకా మన్నిక చాలా తక్కువ వస్తుంది తరువాత పెన్ లేదా ఫోన్ రెండిటిలో ఎదో ఒకటి పెట్టుకోగలము అంటే పెన్ స్టాండులో పెన్ ఉన్నప్పుడు ఫోన్ పెట్టుకోవడం చాలా కష్టం మరియు ఫోన్ స్టాండులో ఫోన్ ఉన్నప్పుడు పెన్ పెట్టుకోవడం చాలా కష్టం ఇంకొకటి ఏంటంటే అంటే చదివే మధ్యలో కొన్ని కొన్ని సార్లు కళ్ళకి కొడుతూ ఉంటుంది ఈ ల్యాంపు తరువాత నైట్ లైట్ అనేది తక్కువ వెలుతురుతో ఉండాలి కాని ఇది చాలా ఎక్కువ వెలుతురుతో వస్తుంది కాబట్టి నిద్ర సమస్యలు రావచ్చు ఇంకొకటి ఏంటంటే టచ్ బటన్లు అయ్యి ఉండడము వల్ల అనవసరముగా మాములుగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేసుకి పెట్టేటప్పడు కూడా లైట్ ఆన్ అయిపోతూ ఉంటుంది టచ్ అయిపోయి